నాకు ఇష్టమైన చేప వచ్చేసి అండి పులస అండి ఇది పులస అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మామ మా అమ్మగారు అప్పట్లో అయితే చాలా ఈజీగా దొరికేదనమాట ఇప్పుడైతే ఖరీదు ఎక్కువైపోయింది అది ఇప్పుడు దాదాపు ఒక ఒక కేజీ చేప కాని మనకు ఒక పదివేలు అయినా ఉంటుంది అండి పైనే ఉంటుంది కానీ మాకు ఈ మధ్యన మా మామయ్యగారు వాళ్లకు తెలిసిన వాళ్ళైతే పులస అనేది చిన్నదే తీసుకొచ్చి ఇచ్చారనమాట అదేంటంటే అది మేము పులుసు పెట్టారు మా అత్తయ్య గారు అదైతే చాలా బాగుందండి నాకైతే నచ్చింది ఎప్పుడో మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు తిన్నాము మళ్ళీ రీసెంట్గా మా అత్తయ్య గారింట్లో తిన్నామండీ చాలా బాగుంది అలాగే ఇంకొకటి వచ్చి చెరువు బొచ్చె అనేసి ఒకటి ఉంటుంది అది కూడ చాలా బాగుంటుంది అనమాట పులుసు పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ముక్క కూడా ఇంకొకటి ఏంటంటే గడ్డి చేప అనేసి ఒకటి ఉంటుంది అండి నిజంగా అది పులుసుకు అయితే అంత బాగోదు కానీ మనం ఫ్రై చేసుకుంటాం కదండి అంటే ఫిష్ ఫిష్ ఎలాగ పెద్ద ముక్క లాగ ఉందో అలాగే ఉంటుంది అనమాట అది మనం పప్పు చారులో కాని ఎందులోకైనా నంచుకోవడానికి ఉత్తి మామూలుగా కూడా తినేయడానికి కూడా గడ్డి చేప అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి అస్సలు ముల్లే ఉండదండి పొండు దొప్ప అనేది ఒకటి ఉంటుంది అది అస్సలు ముళ్ళు ఉండదు అనమాట అది తింటుంటే మనం మాంసం ముక్క ఎలాగ వస్తుందో అలాగ వస్తూ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట నాకైతే ఇవి చాలా ఇష్టం